ఏ అలా ఏమి ఉండదు ఎలా అంటే ఆన్లైన్లో ఎలా చేస్తారు అది ఎలా చేంజ్ చేస్తే తొందరగా అవుతుంది మీకు తెలిసింది చెప్పు ఓకే తెలుసా ఎలా చేంజ్ చేసుకోవాలి ఆధార్ కార్డ్ సెంటర్కి వెళ్ళాలా ఆధార్ సెంటర్కి పోయి ఏమేమి అవసరం ఉంటండి అంటే మనం ఆధార్ ఏ మొబైల్కు లింక్ ఉంటున్న మొబైల్ తీసుకెళ్ళాలి ఓకే ఇంకా ఫ్రూఫ్స్ ఏమైనా కావాలా రెడీ కూడా ఉండాలా సరే ఓకే థ్యాంక్ యూ ఇంకేమైనా తెలుసా ఎన్ని రోజుల టైం పడుతుంది డేస్ ఫిఫ్టీన్ డేసా వన్ వీకా వన్ వీక్ అవుతుందా ఓకే చాలా థ్యాంక్స్ చెప్పినందుకు ఎందుకంటే నేనే ఎవరని అడగాలా ఎవరని అడగాలా అని నీకు కాల్ చేశాను థాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్